నేను ఆఫీస్లో సవాలుతో కూడిన చాలా ప్రాజెక్టులు మరియు పనులను ఎదురుకున్నాను వాటిలో ఒకటి ఒక కొత్త ప్రొడక్టును అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ చాలా సవాలుతో కూడుకున్నది ఎందుకంటే ఇది కొత్త సాంకేతికతను ఉపయోగించి మరియు కస్టమర్ అవసరాలను తీర్చడం చాలా కష్టంగా ఉంది ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి నేను కొన్ని దశలను అనుసరించాను అవి ఏంటి అంటే మొదటిది సవాలును అర్థం చేసుకున్నాను నేను ప్రాజెక్ట్లోని సవాలును అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాను కస్టమర్ అవసరాలను విశ్లేషించాను మరియు ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతికతను అధ్యయనం చేసాను తర్వాత ఒక ప్రణాళికలను రూపొందించుకుని ఆ ప్రణాళికలో ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు కార్యకలాపాలు మరియు షెడ్యూల్ను రూపొందించుకున్నాను తర్వాత ఒక బ బృందాన్ని సమకూర్చుకుని ఆ బృందంలో అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తులకు ఆ పనులను అప్పగించాను తరుచుగా అప్డేట్లను వారి నుండి తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ యొక్క పురోగతిని తెలుసుకుంటూ ఉన్నాను అలాగే వాటిలో ఏమైనా సమస్యలు మొదలైనవి వస్తే నా సలహాలను ఇస్తూ సవాలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాను ఈ ధంసలను అనుసరించడం ద్వారా నేను ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయగలిగాను ఈ ప్రాజెక్ట్ నుండి నేను కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్చుకున్నాను అవి ఏంటి అంటే సవాలును ముందు అర్థం చేసుకోవడం ముఖ్యం ప్రాజెక్టును విజయవంతంగా ఎదురుకోవడానికి ఇది చాలా అవసరం అలాగే ఒక చక్కటి ప్రణాళిక మరియు ఒక మంచి లక్ష్యం కూడా కలిగి ఉండాలి